ఇప్పుడు మేము పాడే ప్రతి యొక్క లిరిక్కి ఒకొక్క సంబంధకరంగా ఉంటుంది అది ఏమిటంటే ఇప్పుడు సపోజు నేనేమైనా మెలోడియల్ సాంగ్ పాడాలంటే దానికి తగ్గట్టుగా నేను చూసుకుంటాను అలాగే నేను ఏమైనా మన సంస్కృతికి తగ్గట్టు ఒక కొన్ని సరిగమప ఇలాంటి సాంగ్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే నేను దానికి తగ్గట్టుగా మాత్రమే గాత్రాన్ని నేను పెట్టుకుంటాను అలాగే వేరే వేరే భాషలు తమిళ్లో గాని మలయాళంలో గాని కన్నడలో గాని దేంట్లో అన్నాసరే మాట్లాడేటప్పుడు నేను కొంచెం ఆ లిరిక్ని ఒక ఫైవ్ టూ సిక్స్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుని ఆ తర్వాత నేను దాన్ని ఆ లిరిక్ని నేను కరెక్ట్గా నేను ప్రొనౌన్స్ చేశానాన లేదా అనేది ఒక సిక్స్ టైమ్స్ చూసుకున్న తర్వాత నేను స్టార్ట్ చేసి నేను అలాగ నేను పాడడం నేర్చుకున్నాను